వాటర్ రావడం కానీ అన్నీ చాలా బాగుంటాయి అందంగా చాలా అందంగా అలా ఎంతో ఎంతో బాగుంటుంది ఒక దుర్గమ్మ గుడి విజయవాడలో దుర్గమ్మ గుడి అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు ఆమెని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు కాబట్టి ప్రతీ సంవత్సరము మేము విజయవాడ దుర్గమ్మ గుడికి వెళతాము దుర్గమ్మ గుడికి వెళతాము ఇలా తిరుపతికి కూడా ప్రతి సంవత్సరము అలాగే వెంకటేశ్వర స్వామి దర్శించుకోడానికి వెళుతుంటాము పాప వినాశనం కానీ అవన్నీ వాటర్ఫాల్స్గా పాప వినాశనం దగ్గర కూడా పెద్ద ఇది ఉంది పెద్ద నది ఉంది పాప వినాశనం పక్కన కానీ మునిగే దానికి ఏదైనా అందంగా చూసేదానికే మరీ మునగాలంటే మాత్రం బీచ్లు అలాంటి దగ్గర వెళ్ళి మనము మునగగలము